జియో కస్టమర్ కేర్ అండి నేను నా మొబైల్ని ఫోన్పే ద్వారా రీఛార్జ్ చేయటం జరిగింది అది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల రీఛార్జ్ దాని ప్లాన్ వివరాలు ఏంటంటే రోజుకి ఒకటి పాయింట్ ఐదు జీ బి డేటా మరియు వంద ఎస్ ఎం ఎస్లు మరియు అన్లిమిటెడ్ కాల్స్ ఈ రీఛార్జ్ విజయవంతమైందో లేదో నాకు తెలియజేయండి నా మొబైల్ నంబర్ తొమ్మిది మూడు ఐదు ఏడు ఆరు నాలుగు సున్నా ఒకటి మూడు ఎనిమిది